నేను రేపు అమెరికా వెళ్ళబోతున్నాను నేను ట్యాక్సిని బుక్ చేస్తున్నాను డ్రైవర్ పేరు సిద్దు నేను అతనికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను నన్ను మీరు రేపు అమెరికాకి ఎనిమిదిన్నర కల్లా మీరు నన్ను ఎక్కించుకుని విమానాశ్రయంలో దింపాలి